నా వంటగదిలో అన్నీ రకాల వస్తువులు పాత్రలు అన్నీ ఉంటాయి స్త్రీలకి వంటగదే ఎక్కువ కిచెన్లోనే సారీ వంటగదిలోనే ఎక్కువ సమయం గడుపుతారు అన్నీ క్లీన్ చేసుకోవడము సర్దుకోవడము ఎప్పుడూ సర్దడమే సరిపోతూ ఉంటుంది

వంట గదిలో పాత్రలంటే ఓవెన్ ఓపెన్లో ఆయ నూనె లేకుండా ఫ్రైలు కర్రీస్ వేడి చేసుకోవడము ఫిష్ చేపలు కానీ చికెన్ కానీ ఓవన్లో కేక్ కానీ అట్లా చేస్తాము ఓవెను ఇంకేముంటాయి పప్పులు పప్పు దినుసులు బియ్యము సరుకులు అన్నీ పదార్థాలు పూజ గది కూడా నాకు వంట గదిలోనే ఉన్నది స్టవ్వు కిచెన్ ప్లేట్సు డిన్నర్ సెట్సు అన్నీ దాదాపు అన్నీ వంట గదిలోనే ఉన్నాయి ఇడ్లీ కుక్కర్ దోశ ప్యాన్సు ప్లేట్సు టిఫిన్ ప్లేట్సు సారీ అన్నీ వంట గదిలోనే ఉంటాయి ఎక్కువ శాతం ఆడవాళ్ళు వంట గదిలోనే ఎక్కువ సమయం గడుపుతారు వంట చేయడము గిన్నెలు కడగడము సర్దడము క్లీన్ చేసుకోవడము మార్నింగ్ లేచి ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కువ సమయము వంట గదిలోనే గడుపుతారు